మా తెలంగాణలో ఎన్నో రకాల పండుగలు వస్తుంటాయి అందులో ఫస్ట్ బతుకమ్మ పండుగ చాలా పెద్ద పండుగ మాకు మా ను అక్టోబర్లో బతుకమ్మ పండుగ ఎంతో పెద్దగా జరుపుతారు ఫస్ట్ అక్టోబర్ మాసంలో మేము జరుపుకునే అతిపెద్ద పండుగనే బతుకమ్మ అది మన తెలంగాణ రాష్టానికే చాలా పెద్ద పండుగ దానిని తొమ్మిది రోజులు జరుపుకుంటాము మొదటిరోజు అమావాస్య నాడు ఫస్టు ఎంగిలి పూల బతుకమ్మ మొదలు అయ్యాయి ఇంకా తొమ్మిదొవ రోజు సద్దుల బతుకమ్మ పూర్తి అవుతుంది ఫస్టు మొదటిరోజు ఎంగిలి పూల బతుకమ్మని పె చేసి పిండి వంటలతో అందరికీ పంచుతాము రెండొవ రోజు అటుకుల బతుకమ్మ మూడవరోజు ముద్దపప్పు నాలుగవ రోజు నాన బియ్యం ఐదవ రోజు అట్ల అట్లా ఆరొవ రోజు అర్రం బతుకమ్మ అర్రం బతుకమ్మ రోజు ఫస్ట్ బతుకమ్మ అలకడం వల్ల అలగడం వల్ల ఆ రోజు ఆడుకోము అనమాట ఏడవ రోజు వెన్న ముద్దలు ఎనిమిదవ రోజు వేపకాయలు తొమ్మిదొవ రోజు సద్దెల బతుకమ్మ ఇంక తొమ్మిదవ రోజు అతిపెద్ద చివరి రోజు ఇంక బంధుమిత్రులు అందరితో మంచిగా ఆడుతూ పాడుతూ ఉంటాము ఇంకా ఫస్ట్ పెళ్ళైన ఆడపిల్లలు పుట్టింటికి రావడంతో చాలా చాలా పెద్దగా మంచిగా పండుగ వాతావరణం ఆనందంగా అనిపిస్తుంది ఆ రోజు ఆ పండుగ రోజు జరుపుకో అందరూ మంచిగా ఆనందంగా ఆడుకుంటారు పాడుకుంటారు ఇంకా బతుకమ్మని రకరకాలతో ఫస్టు వేరు వేరు రసాలు పూలతో అలంకరిస్తారు ఫస్టు తంగేడు గునుగు బంతిపూలు సీతమ్మ పూలు ఇంకా ఎన్నో రకరకాల పూలు ఉంటాయి బతుకమ్మని అందంగా తయారు చేస్తారు ఫస్టు తంగేడు పూవ్వు మన రాస్ట్రానికే పువ్వుగా గుర్తింపు ఫస్ట్ బతుకమ్మ ఆడపడుచు అందరూ ఒక చోట పా పెట్టి పాడుతూ ఆడుతూ ఒక రకమైన చప్పట్లతోటి ఇంకా ఆడుతుంటారు రామ రామ అంటూ ఇంకా దేవుళ్ళు చ చరిత్రని జానపద గేయాలు పాడుతూ ఉంటారు ఇంక చిన్నపిల్లలు టపాసులు పేల్చుతూ ఆనందంగా తోటివారితో మంచిగా ఆడుకుంటూ ఇంకా బతుకమ్మతో మంచిగా ఆనందంగా ఆడుకుంటారు ఇంక దాని మధ్యలో పెట్టి ఆ బతుకమ్మని చివరి రోజు గోదావరి నదిలో వదిలేస్తారు అప్పుడు గోదావరి నదిలో వదిలి వేసెటప్పుడు ఆ బతుకమ్మలో పసుపు మధ్యలో గౌరమ్మని పసుపుతో చేసిన గౌరమ్మని అందరు ఆడవాళ్ళు అందరూ గంధంలాగా ఒకరికొకరు పూసుకుంటారు బతుకమ్మని పేర్చిన ప్లే ప్లేట్ ఒకరికొకరు అందచేసుకుంటూ ఇంక ఇచ్చే వాళ్ళ అందరకీ ఇస్తూ ఉంటారు సత్తుపిండి బతుకమ్మను ఇంకా సత్తుపిండి బతుకమ్మ తోటి ఆ పండుగను ముగిస్తారు ఫస్ట్ మన హైదరాబాద్లో ఎన్నో రకముల్ రకమైన చరిత్రాత్మిక కట్టడాలు చార్మినారు గోల్కొండ అలా ఎన్నో రకములైన చరిత్రాత్మిక కట్టడాలు ఉన్నాయి అందులో ఛా చార్మినారుని కులీకుతుబ్షా కాలంలో నిర్ణయించారు ఆ యొక్క ప్లేసు ఎంతో అందంగా కట్టారు దీనిని హైదరాబాద్లో నట్టనడుమ నిర్ణయించారు అక్కడ ఎన్నో రకములైన వస్తువులు దొరుకుతాయి ఇంకా రకరకాల లక్క గాజులు ఇంకా ఎన్నో ఉంటాయి అక్కడ ఒక రోజుకి వేల మంది వస్తూ పోతూ ఉంటారు వివిధ రకాల దేశాల వాళ్ళు వస్తూ అక్కడ చుట్టుపట్ చుట్టుపక్కల ఉన్న వివిధ రకమైన ప్లేస్ ప్లేసెస్ని చూసి ఆనందిస్తుంటారు